హలో రాజరాజేశ్వర ఏజెన్సీయా అండి నేను హైదరాబాద్ నుంచి విజయవాడ వెల్దామానుకుంటున్నాను అండి మనకు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లడానికి బస్సు కానీ అండి ట్రైన్ టాక్సీ ఏదైనా మీ దగ్గర అవైలబుల్గా ఉందా అండి ఓకే అండి మరి నాకు బస్సు అంటే చాలా ఇష్టమండి బస్సులో ట్రావెలింగ్ చేయడం అంటే చాలా ఇష్టం వెళ్లాలి అనుకుంటాను ఓకే మనకి నాకు వచ్చేసి నాకు నేను నవంబర్ ఫిఫ్త్ రోజు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లాలండి ఓకేనా అండి నాకు మీ దగ్గర ఏవేవి అందుబాటులో ఉన్నాయండి ఒకవేళ కార్ కానండి టాక్సీ కాని అండి ఉందా అండి మనకు చార్జెస్ ఎంత అయితే ఏంటి అనేది కూడా చెప్పండి కార్లు ఎంతో కార్లకి ఎంత ఛార్జ్ చేస్తారండి టాక్సీలకి ఎంత ఛార్జ్ చేస్తారండి కార్లకు వచ్చేసి ఓకే టూ తౌసండ్ నుంచెలీ స్టార్టింగ్ ఉంటుందా అండి టాక్సీలకు వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి అవైలబుల్ ఉంటుందా అండి ఓకే అండి నాకొచ్చేసి నేనొచ్చేసి నవంబర్ ఫిఫ్త్ రోజు వెళ్లానండి వెళ్లాలండి అదే అండి నవంబర్ ఫిఫ్త్ రోజు నేను హైదరాబాద్ నుంచి విజయవాడ బస్సులో వెళ్దామనుకుంటున్నాను బస్ అయితే ఓకే అనుకుంటున్నానండి ఓకేనా అండి ఓకే అండి మనం వచ్చేసి విజయవాడనే అండి అంతే విజయవాడ నుంచెల్లి ఎటు లేదండి అక్కడే దిగుతానండి ఓకేనా మీ దగ్గరనైతే బస్సు అవైలబుల్ ఉంది ఓకే ఓకే అండి నేను కంపల్సరీ నాకు బుక్ చేయండి నేను ఆ రోజు అక్కడికి వస్తానండి ఆ ఓకే అండి హైదరాబాద్ నుంచి విజయవాడకి నవంబర్ ఫిఫ్త్ రోజు నాకు బుక్ చేయండి ఓకేనా అండి ఓకే థాంక్యూ అండి